హలో చెప్పండి ఎవరు అవునా అండి ఎప్పటినుంచి అండి ఫీవర్ హెడ్ఏక్ అవునా అండి మరి ఏమన్నా ఫుడ్ తీసుకున్నారా ఓకే అండి మరి మీకు హాస్పిటల్కి రావడానికి కూడా వీలు అవ్వట్లేదా అండి ఓకే అండి మీక్ ఓకే అండి మీక అంత ఇబ్బందిగా అనిపిస్తే మీరు మీ పేరెంట్స్తో అయినా మీ అమ్మతోనైనా మీ నాన్నతోనైనా మీ అన్నతోనైనా పర్లేదు పారాసెటమాల్ టాబ్లెట్ తెప్పించుకోండి ఇంకొకటి టాబ్లెట్ తెప్పించుకోండి ఇంకొకటి సారిడైన్ టాబ్లెట్ తెచ్చుకోండి తెచ్చుకున్నాక కొంచెం ఏదైనా ఫుడ్ తీసుకుని తిన తీసుకున్నాక మీరు టాబ్లెట్ వేసుకోండి ఒక తడి బట్ట తీసుకొని బాడీ అంతా తుడిపించుకోండి మీ మదర్తోని తుడిపించుకొని ఆ తడి బట్టని మంచిగా వాటర్లో ముంచి పిండినాక అది తలమీద వేసుకోండి అది కొంచెం హీట్ అబ్సారబ్ చేసుకుంటుంది ఇంకా ఈ ట్యాబ్లెట్స్ మాత్రం ఏవైనా ఫుడ్ తీసుకున్నాకనే వేసుకోండి మళ్ళీ వోమిటింగ్స్ అవుతాయి ఎక్కువనన్న అవుతుంది మళ్ళీ మీకేమన్నా వికారంగా ఏమన్నా అయితే నాకు కాల్ చెయ్యండి నేను వస్తాను మీ ఇంటికి మీరు లొకేషన్ షేర్ చెయ్యండి అట్లానే మీరు బయట ఏదైనా సరే ఒక కొబ్బరిబోండా తెప్పించుకొని కొబ్బరిబోండా తెప్పించుకొని తాగండి అందులో కొంచెం సెలైన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇంకా ఏమైనా జ్యూస్ లాంటిది తెచ్చుకొని తాగండి అట్లనే బ్రెడ్ మిల్క్ కూడా తీసుకోండి తీసుకొని మంచిగా జాగ్రత్తగా ఉండండి ఎట్లన్న అయితే కానీ మీ పేరెంట్స్తోని మళ్ళీ నాకు ఫోన్ చేయించండి నేను ప్రస్తుతానికి ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను నేను వస్తాను మీరు తప్పకుండా లొకేషన్ అయితే షేర్ చేయండి టాబ్లెట్స్ వేసుకున్నాక మంచిగా నిద్రపోండి మంచిగా రెస్ట్ తీ రెస్ట్ తీసుకుంటే మీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఏమన్నా ప్రాబ్లెమ్ అయితే కాల్ చెయ్యండి ఓకే థ్యాంక్ యూ